కాఫీ షాపు వాళ్ళతో మాట్లాడుతున్నానా ఓకే సార్ మన దగ్గర యవ మెనూ అనేది ఏమేమి అవైలబుల్ ఉన్నాయి మెనూలో మనకు సార్ మనతో మన దగ్గర టీతో పాటు కాఫీస్ కూడా అవైలబుల్ ఉన్నాయా సార్ సార్ మన దగ్గర ఇప్పుడు వీటీటీ యొక్క ప్రైసెస్ ఎలా ఉన్నాయి సార్ మనకి ఈసేల్ కానీ కాఫీ కానీ ఓకే సార్ ఇప్పుడు మనకు మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది సార్ మనది ఎప్పుడు ఓపెన్ అవుతుంది షాప్ సార్ ముందే మన షాప్లో టేబుల్స్ అనేవి రిజర్వ్ చేసుకోవచ్చా ఓకే సార్ ఇప్పుడు మనకు టీ అనేది ఒకవేళ రిక్వైర్డ్ ఉండి పార్సెల్స్ ఏమన్న కానీ చేస్తారా సార్ పార్సల్కి ఉన్న ప్రైస్ మీద ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారా సార్ సార్ ఇప్పుడు మన దగ్గర షాప్లో టీలో వచ్చి ఏది బాగుంటుంది అలాగే కాఫీలో వచ్చి ఏది బాగుంటుంది సార్ ఓకే సార్ మనకి ఇప్పుడు యూస్ చేసే ఇప్పుడు మనకి దేంట్లో సర్వ్ చేస్తున్నారు సార్ మీరు క్వాంటిటీ క్వాంటిటీ వైజ్ కూడా మెషర్ చేసి ఇస్తారు సార్ మనది లొకేషన్ షాప్ డే కొంచెం అడ్రస్ చెప్తారా బ్యాన్ ఓకే సార్ నేను మీ కాఫీ దాని నుంచి గురించి నేను చూశాను మీ షాప్లో నుంచి నేను రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి నేను గా ఫ్యూ డేస్లో వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను సార్ షాపును కూడా విజిట్ చేస్తాను ఒక కాఫీ అనేది మంచి కాఫీ మీ నించి నేను తాగాలని కోరుకొంటున్నాను సార్ ఓకే సార్ ఓకే త్వరలో కలుద్దాం మనం థ్యాంక్ యూ సార్